మా నాన్న రైతు నేను మా నాన్నకి మేము ఇద్దరూ కొడుకులం నేను చిన్నకొడుకుని మా నాన్న రైతు రైతు పని చేస్తాడు చిన్నప్పటి నుంచి మా తాత కూడా రైతే అక్కడినుంచి మా నాన్న వెంబడి నేను పొలంకి వెళ్ళి చాలా పనులు నేర్చుకున్నాను మా నాన్న ఎట్ల పని చేస్తాడో అట్లాంటి పనులు నేర్చుకొని నేను కొంచం నా ఏజ్ వచ్చాక ఇరవై ఒకటి సంవత్సరాలు వచ్చాక నేను పద్దెనిమిది సంవత్సరాల నుండి పొలం పొలంలో కొన్ని చిన్న చిన్న పనులు అట్లాంటివి చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే మా నాన్నకు సహాయపడేటట్టు నేను కూడా పని చేస్తాను పొలంలో ఇప్పుడు మా నాన్న వేరే పని ఎక్కడికన్నా ఆటో మా నాన్న ఆటో నడపనీకిపోతే పొలం పనులు నేనే చేసుకుంటాను నా నేను పొద్దునే లేచి మా అమ్మ మా అమ్మ నన్ను లేపి పొలంకి పంపిస్తుంది నేను పోలంకి లేచి పొద్దునే ఆరు గంటలకు లేచి న చీకటి మొబ్బులలో అందరం కలిసి నేను మా పెద్దనాన్న వాళ్ళందరం కలిసి పొలంకు పొలంకు వెళ్తాము చీకటి మసక మసక చిన్న చీకటిలో ఏమి కనిపియ్యకుంటే టార్చ్ బేరర్ వేసుకొని చిన్నగా పొలంకు వెళ్తాము కొంచం చలికాలంలో అయితే చలి ఉంటుంది పొద్దునే చలి మంట పెట్టుకొని కొంచం సేపు కూర్చొని చలి కాపుకొని జరసప్ ఉండి వెళ్తాము అక్కడినుండి చలి మంట కాపుకున్న తర్వాత మా తొట్టి దగ్గరికి వెళ్ళి పశువులకి ఉన్న ఫస్ట్ అక్కడ ఉన్న అరే పేడ గానీ అట్లాంటివన్నీ క్లీన్ చేసేసి పొద్దున్నే పశువులకి నీళ్ళు తాపి నీళ్ళు తాపిన తరువాత వాటికి మ్ మొదటగా వాటి పిల్లలకి పాలు తాపి పాలు తాపిన తర్వాత మేం మాకు కొన్ని జెర్సీ ఆవులు ఉన్నాయి రెండు మూడు జెర్సీ ఆవులు ఉన్నాయి ఆ జెర్సీ ఆవులకు పాలు పిండుకుంటాము అవి రోజుకి పొద్దున ఆరు ఐదు నుంచి ఆరు లీటర్లు ఒకొక ఆవు సాయంత్రం ఐదు సాయంత్రం కొంచం తక్కువ ఇస్తాయి పాలు పిండే వరకు పాలు పిండితే మన చేతులకు ఎక్సర్సైజ్ అయితాయి చేతిలకు ఎక్ససైజ్ అయితే అంటే మంచి చేతులకి బ్లడ్ ప్రెజర్ వస్తున్న బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది హెల్తి బాడీ ఉంటుంది అక్కడనుంచి పాలు పిండి పాలు పక్కకు పెట్టి మాకు ఉన్న చుప్ప పచ్చి చుప్ప ఉంటుంది పచ్చి చుప్ప కోసి ఆవులకి పెడతాము ఆవులకి పెట్టిన తర్వాత పా మళ్ళా పిండిన పాలు పక్కన పెట్టి మళ్ళా ఇంటికి వస్తాము బూత్ ఉంటుంది మా ఊర్లో ఒక బూత్ ఉంటుంది మా పాలను మళ్ళా తీసుకొచ్చి బూత్లో పోసి మా ఎన్ని అయినాయో చిట్టి ఇస్తారు ఆ చిట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెడతాము ఇంట్లో బెట్టి పొలం కాడనుంచెళ్ళి మాకు పొలం కాడ జామ చెట్టు ఉసిరి చెట్టు కొన్ని ఇంకా నల్లరేగడి పండ్లు పండ్లు ఉంటాయి అన్నికాల ఏదో ఒకొక ఎండా కాలంలో మామిడి పండ్లు చలి కాలంలో రేగిపండ్లు ఇట్ల ఏదో ఒకటి పండ్లు కాస్తనే ఉంటాయి మా పొలంలో అయి పొద్దునే తీసుకొస్తాం పొద్దునే తీసుకొచ్చి ఇంటికొచ్చి మొఖం కడుకొని వాటిని పొద్దునే తిన్ తింటాము అవి హెల్త్కి చాలా మంచిది ఆర్గానిక్ ఉంటాయి పొద్దునే ఇంట్లో ఉన్నవాళ్ళం అమ్మ నాన్న అన్నకి అందరికి అందరం తింటాము అది తిన్న తర్వాత మాకు మేము పొలంలో పండించిన జోవార్ ఉంటాయి కదా జోవార్తోనే జొన్న రొట్టెలు చేసుకుంటాము ఆ జొన్ జొన్న రొట్టలతోనే మాకు చాలా హెల్తీగా ఉంటాము అది మిల్లెట్స్ కదా మిల్లెట్స్ అని మనకు ఉన్న చిన్న చిన్న రోగాలు రోగనిరోధకశక్తిని పెంచుతుంది అది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నలుగురం ఒకొక్క పని ఎంచుకుంటాము అమ్మ ఏం పని చెయ్యాలి నాన్న ఏం పని చెయ్యాలి అని చెప్పేసి నాన్న ఎప్పుడైనా బయటకుపోతే నేను పోలంకి వెళ్ళి పొలంలో ఒకొక రబీ సీజన్లో ఒక పంట ఖరీఫ్ సీజన్లో ఒకోటుంటాయి కాబట్టి సపోజ్ ఖరీఫ్ సీజన్లో తీసుకుంటే పొలంకెళ్ళి పొలంలో ట్రాక్టర్ లేకపోతే మాకు ఉన్న ఒక ఎద్దు ఉంటుంది ఒక ఆవు ఉంటుంది దానితోని నాగలి కట్టి నాగలి దున్నుతా దున్ని మా జంబు కొట్టి జంబు కొట్టిన తర్వాత ఆ వరిచేను మొత్తం ఇప్పుడు ఉన్న లో లేడీస్ గిట్ల ఉంటారు జెంట్స్ గిట్ల ఉంటారు కూలోళ్ళను తోల్పి తోలుకొచ్చి అవి వరిచేను తీసి వరిచేను ఉంటే ఆ పిల్లలు మళ్ళా నాటుతాము నాటి పొద్దున నుంచి సాయంత్రం వరకు చాలా పని చేస్తాము సాయంత్రం వరకు పని చేసి ఇంకా వేరే కొన్ని ఆవులు జెర్సీ ఆవులు ఉంటాయి కదా వాటిని ఎక్కడ్నో ఒక దగ్గర కడతాము లేకపోతే వాటిని కూడా అన్న లేకుంటే ఎవరో ఒకరు మేపుతారు వాటిని మేపి వాటికా ఫుల్లు అయిన తర్వాత వాటిని మళ్ళా సాయంత్రం ఎవరి ఇంటికి వాళ్ళు ఎళ్ళిపోతారు మ్యాక్సిమమ్ అయితే మేం మేం ఇంట్లో వాళ్ళం ఇక్కడ్నే నైట్ కొంచం లేట్ అయినా గానీ కొంచం సేపు ఉండి మళ్ళా పొద్దుగాలే ఎట్లయితే పాలు తీసుకుంటామో సాయంత్రం అవే పాలు మళ్ళా తీసుకొని వాటికి గడ్డి పెట్టి ఆవులకి మళ్ళా మేము కొన్ని పనులు ఎమన్నా చిన్న చిన్న పనులు ఉంటే అవి తీసే చేసేసి ఇక్కడ మళ్ళా నైట్కి మనం గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా వాటికి నీళ్ళు తిప్పి వాటిలా వాటికి నీ మోటర్ మోటర్ ఆన్ చేసి ఏదైనా వైర్లు కాలిపోతే వైర్లు తీసి వైర్లు పెట్టి ఎమన్నా నైట్ ఫరక్ అయ్యే సరికి అన్ని పనులు చేసి వస్తాం మళ్ళా నైట్ పాలు ఉంటాయి కదా అవి పిండేసి ఇంటికి తీసుకు వస్తాము రాత్రికి కొన్ని సార్లు అక్కడ్నే పడుకుంటాము కొన్నిసార్లు ఏదన్నా ము పందులు ఏవన్న అడివి జంతులు అట్లాంటివి వచ్చి మా పంట మొత్తం నాశనం చేసేస్తాయి అని చెప్పేసి రాత్రికి మళ్ళా ఇంటికి వచ్చేసి మా ఇంటికాడ జర్సేపు ఏదన్నా ఫుడ్డు తయారు చేసుకొని అన్ అన్నం తినేసి మళ్ళా నైట్కి పొలంకాడికి పోయి పడుకుంటాము ఒక నేను నాన్న లేకపోతే నేను అన్న ఎవరో ఇద్దరం పోయి పొలం కాడ పట్టుకొని రాత్రి కాపలిగా కూర్చొని

కాపలిగా కూర్చొని అక్కడనే ఉంటాము నైట్ అయ్యేసరికి నైట్ మళ్ళా నా అక్కడనే కాపలి కూర్సోని పొద్దుగాల వస్తాం పొద్దుగాల వచ్చి మళ్ళా రొటీన్గా ఇదే పని చేస్తాము ఇట్లాంటి రోజు మనం ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే మనం ఇప్పుడు మా అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది మాకు ఆర్గానిక్ ఫుడ్డు దొరుకదు దొరుకతుంది మంచి పాలు తాగవచ్చు హెల్తీ ఫుడ్డు తింటాము మనకి ఇక్కడ బయట తినేవి కాకుండా బయట అయితే ఇప్పుడు సిటీలల్లో అక్కడ మన వేరే వేరే ప్రదేశంలో అయితే వాళ్ళు కొనుక్కొనే తింటారు ఫ్రూట్సు మేం అట్ల కాకుండా ఇంటికాడ ఉండే మనకి చెట్లకి కాసే మన సొంత చెట్లకి మన ఇంటి కాడా చెట్లు పొలంకాడ ఉండే చెట్లకి కాస్తాయి కాబట్టి అవి చాలా మంచివి హెల్త్కి అవి తింటా ఉంటాం కాబట్టి మనకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు రావు ఆరోగ్యంగా చాలా హెల్తీగా ఉంటాము మాకు ఎట్లాంటివి చిన్న చిన్న ఇప్పుడు బీపీ షుగరు అట్లాంటివి వచ్చినా జొన్న రొట్టెలు గానీ మిల్లెట్స్తోని చేసేవి బాజ్రా అని ఇట్లాంటివి తింటా ఉంటే మాకు చాలా హెల్తీగా ఉంటుంది మనం ఎక్కువ శాతం మేమైతే మ దవాఖానాకు అట్ల హాస్పిటల్స్కు అయితే ఎక్కువ పోము ఇంకోటి అందరు అయితే పొద్దునే లేచి స్పెషల్గా ఎక్ససైజ్ చేయనికి రన్నింగ్ చేయనికి జాగింగ్ చేయనికి పోతారు మాకు అట్ల పోవాల్సిన అంత అవసరం ఏముండదు ఎందుకంటే మేం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి ఎట్లాగో పొలంలోనే ఉంటాం పొలంలోనే ఎక్కువ పనులు చేసుకుంటాము చేతులకైతే మేం పాలు తీసేటప్పుడు చేతులకి ఎక్ససైజ్ అవుతాయి పొలంలో పని చేసేటప్పుడు కాళ్ళకి బాడీకి మెంటల్లీ ఫిజికల్లీ అంత బాగా ఎక్ససైజ్ అవుతుంది చాలా ఎక్ససైజ్ మంచిగా మనం బాగా హార్డ్వర్క్ చేసినప్పుడు రోజు మొత్తం హార్డ్వర్క్ బాగా చేస్తాం కదా రోజు మొత్తం చేసినప్పుడు నైట్ కూడా బాగా హెల్తీ స్లీప్ ఉంటుంది ఇంటికాడ ఎక్కువ మొబైల్ ఫోన్స్ కూడా ఎవరం వాడము బాగా అలసిపోయి వస్తాం కాబట్టి నైట్ మ్యాక్జిమమ్ పది గంటలకే పడుకుంటాము పది గంటలకు పడుకుంటే నాకు పొద్దున్నే మళ్ళా ఐదు గంటలకు లేస్తాము ఐదు గంటలకు లేచి వచ్చా సూర్యుడు ఉదయించకముందు లేస్తాం కాబట్టి మా బాడీ కూడా చాలా ఫిట్గా కొంచం ఎదో ఒకటి పాజిటివ్ పవర్తోనే ఉంటాము పొద్దునే లేస్తాం కాబట్టి పొద్దునే ఇంకోటి మాకు దాని వల్ల యూస్ ఏటంటే మాకు ఏమన్నా విటమిన్ సి గానీ ఇట్లాంటి విటమిన్ డి డిఫిషియన్సీ ఏమన్నా ఉన్నా గానీ పొద్దునే లేస్తాం కాబట్టి మార్నింగ్ టెన్ వరకు ఎట్లాగో పొలంలోనే ఉంటాము కాబట్టి పొలంలో మాకు విటమిన్ డి సన్లైట్ దొరుకుతుంది దాని వల్ల మాకు బోన్స్ గానీ మంచి బోన్స్ ఫామ్ అవుతాయి బాడీ ఫిట్గా గానీ అట్లాంటివి మాకు చాలా యూస్ ఉంటుంది ఇంకోటి మాకు స్పెషల్గా విటమిన్స్ గానీ అట్లాంటివి తినాల్సిన అవసరం ఎక్కువ ఉండదు సపోజ్ కర్వీ డిసీజ్ వస్తే మేము ఎక్కు ఎక్కువ పులుపు పులుపు ఉన్నయి పొలంలో ఉండేటివి చింతకాయలు గానీ ఇంకేమన్నా తింటానే ఉంటాము బాడీ బోన్స్ ఫామ్ చేయనీకి పాలు మాకు జెర్సీ ఆవులు అవి ఉంటాయి కదా మంచి ఇంటి ఆవులు ఉంటాయి వాటి పాలు తాగుతా ఉంటాయి అవి కూడా చాలా హెల్తీగా ఉంటాయి బోన్స్ గట్టిగా ఫామ్ అవుతాయి ఇంకా తీసుకుంటే మా మా డైట్లో వచ్చేసి మ్యాక్సిమమ్ పొలంలో ఉండే వేటాడే కొన్ని జంతువులు ఉంటాయి తినేటివి అవి తింటా ఉంటాం అవి కూడా హెల్త్కి చాలా మంచిది అందరు ఇప్పుడైతే కోళ్ళు కోడిలు కోళ్ళు తింటారు కదా అవి హెల్త్కు మంచిది కాదు సూదులు ఇచ్చినవి మేం అట్ల కాకుండా నాటు కోళ్ళు ఉంటాయి మా ఇంటి కాడ ఆ నాటు కోళ్ళు తింటా మాకు ఇంకా చాలా మా హెల్త్కు బాగా ఉంటాయి అవి నైట్లా మందులతోనే కెమిక ఫా కెమికల్స్ వల్ల పెరిగినవి కాకుండా న్యాచురల్గా పెరిగినవి ఉంటాయి కాబట్టి వాటి ద్వారా చాలా యూజెస్ ఉంటాయి మా హెల్త్కి ఇంకా ఇంట్లో అందరం కలిసి ఎప్పుడన్నా ఏమన్నా తెచ్చుకోవాలి అనుకుంటే కూడా మంచి హెల్తీగా ఉన్నదే తెచ్చుకొని తింటాము దీని వల్ల మా ఆరోగ్యం పాడు అవ్వకుండా ఉంటుంది వ్యవసాయం వల్ల మాకు ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది వ్యవసాయం ఇలా ఉపయోగపడుతుంది మాకు